చెప్పండి మ్యామ్ నేనే ఏంటి మేడమ్

ఓకే

అంటే రూమ్కి అట్లే తీసుకుని వెళ్తారా స్టే చేస్తాం కదా ఓకే మ్యామ్ అం అంటే విజిట్ చేసే ప్లేస్లో ఫుడ్ కూడా తీసుకు వెళ్ళండి అంటే మంచి ఫుడ్ కోర్ట్స్కి ఓకే అంటే అడ్వాంటేజెస్ ఏంటి అవి ఏం యూజ్ అవుతాయి దేనికి ఓకే ఓకే కర్నూల్లో ఎక్కువ కారం వ యూజ్ చేస్తారు చిల్లి ఓకే ఫేమస్ ఫుడ్ ఏంటండి అక్కడ ఓకే దాని దగ్గర విజిట్ చేయించుతారా అక్కడ మాకు మమ్మల్ని చిల్లీస్ వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా ఓకే చిల్లీస్ ఓకే ఓకే అయితే అక్కడికి తీసుకుని వెళ్తారు కదా టైం షెడ్యూలు కూడా మాకు చెప్పండి ఎందుకంటే దిగిన తర్వాత చెప్ప మీరే వస్తారా లేదా వేరే వాళ్ళను పంపిస్తారా ఓకే థ్యాంక్స్ అండి మీ ట్రావెల్స్ మాకు నచ్చింది నెక్స్ట్ టైం కూడా మీకే గైడ్ కింద ఇస్తాము